మా పెరట్లో పక్షులని ఆకర్షించడానికి ముందుగా వాటికీ నచ్చే ఆహారాన్ని గింజలను లేకపోతే నీళ్ళను వాటికీ పెడతాము అలాగే వాటిని కొన్ని కొన్ని వాళ్ళకు ఇష్టమైన వాటి నుంచి వాటిని దగ్గర చేసుకొని వాటిని మా దగ్గరకి చేర్చుకుంటాము తద్వారా అవి మాతోనే స్నేహముగా మెలుగుతాయి